అస్సలు ముఖ్యంగా ఏంటంటే మనం డ్రాయింగ్ పెన్సిల్స్లో మనం చాలా ఈజీగా వేయగలం కానీ పెయింట్స్తో వేయాలంటే చాలా కష్టంగా ఉంటుంది దట్ టు మనం ఏమైనా చిన్న చిన్న బొమ్మలు అయినా వేయొచ్చు కాని కొన్ని కొన్ని బొమ్మలు అంటే ఒక పిక్చర్స్ని ఫొటోస్ని ఒక పర్సన్ని కాని ఏమైనా ఒక పిక్చర్ని కాని గీయాలంటే మటుకు చాలా కష్టంగా అనిపిస్తుంది అలాంటి టైంలో మనం చాలా చాలా ఫ్యూ టైమ్స్ నేర్చుకున్న తర్వాత నేనా నేనేం చేశాను అంటే ఆ తర్వాత నాకు కొంచెం అలవాటు అవ్వడం స్టార్ట్ అయింది ఫస్ట్ నేను ఎంత నీటుగా వేద్దాం అనుకున్నా సరే అది వేరే చోట స్ప్రెడ్ అయిపోవడం అలా జరిగేది కానీ అలా జరగకుండా నేను చాలా చాలా సార్లు సాధన చేసి చేసి చేసి చేసి ఫైనల్లీ నేను అయితే ఎటువైపు మిస్

వంద సార్లు కన్నా ఎక్కువసార్లే నేర్చుకున్న సరే కొంతమందికి రాదు సో అలాంటి సిచువేషన్లో నేను అలా అలా అలా అలా నేర్చుకోవడం నాకు ఇంకా అలవాటయి పెయింట్స్తో వేసుకోవడం కూడా నాకు తర్వాత వచ్చింది